ఏ హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ బాగానే ఉంది మ్యామ్ హౌ ఆర్ యూ నెక్స్ట్ సీజన్లో ఎం చేయలనుకుంటున్నావు అవునా మేడం నేను కూడా అదే ప్లానింగ్లో ఉన్నాా మేడం దానికి ఓటీపీ సెట్ చేద్దామని ఏమైనా చేర వల్ల ఏమన్నా మెటీరియల్ తీసుకోవాలా అవునా

కొచ్చింగ్ బాగుంటుంది అయితే రేపు నేను మిమల్ని కలుస్తాను ఉంటా మ్యామ్